పురుగులు నా పంట తిని పంట మొత్తం పాడయ్యింది పంటకి తెగులు వచ్చాయి ఆ పంట వల్ల చాలా నష్టం జరిగింది కాబట్టి కొంచెం ఇన్షూరెన్స్ ఉంది కాబట్టి అమౌంట్ వస్తుందని ఆశిస్తున్నాను ఆ అమౌంట్ ఎలా వస్తుందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను దానికి ఏమన్నా అప్లికేషన్ పెట్టాలా